చిత్తూరు జిల్లాలో స్థానిక ప్రభుత్వ రాజకీయ నిర్మాణాలు చాలా ఉన్నాయి ఎన్నుకోబడిన అధికారులు రాష్ట్ర జాతీయ ప్రభుత్వంలోని ప్రతినిత్యం వారు జిల్లాను అభివృద్ధి స్పెంచేందుకే చాలా పనులు చేసేవారు మా జిల్లా నుండి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఉదాహరణకి జంగాలపల్లి శ్రీనివాసులు ఈయన చాలా మంచి అతను వారు జిల్లా కోసం చేసిన చాలా పనులు అవి మా అభిప్రాయాల ద్వారా ఆయనకి తెలిసి ఆయన సంతోషించారు కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ శన్మోహన్ సగీలి ముప్పై ఒక్క మండలాల ఎంపీసీ రెడ్డప్ప కూడా చాలా నిర్మాణాలు చాలా అభివృద్దులు జిల్లా కోసం చేసేవారు అంతేకాకుండా ప్రతినిత్యం ప్రతీ ఇంటికి వెళ్ళీ వారికి ఏదైనా కాంక్షలు లేదా ఇతర రోడ్డు సమస్యలు నీటి స్ నీటి సమస్యలు వాటివి ఏదైనా ఉన్నప్పటికీ కూడా వారు చాలా బాగా పరిష్కరించి అప్పటికప్పుడే చర్యలు తీసుకొని ఆ యొక్క ఆఫీసర్లను నియోజకవర్గానికి సంబంధించిన అధికారులను ప్రశ్నించి ఆ పనులను వెంటనే చేసేవారు దానివల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు చిత్తూరు జిల్లాలో చేసే నిర్మాణాలు గాంధీ బొమ్మ అలాగే అంబేద్కర్ భవన్ లాంటివి ఇంకా మరెన్నో ఉన్నాయి అంతే కాకుండా పోలీసులకు సపరేట్గా క్వాటర్స్ లాంటివి కూడా ఇచ్చేవారు దాని వల్ల పోలీసులు ఎటువంటి బాధా లేకుండా చాలా సంతోషంగా గడిపేవారు